మా సొంత తోటని నిర్వహించుకోవడంలో ఎదురయ్యే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మేము మా సొంత తోటని నిర్వహించుకున్నామండి ఈ నిర్వహించుకునే సమయంలో మాకు కొన్ని సమస్య లేదురయ్యాయి వాటి ఏమిటంటే నీరు అంటే వర్షాలు సరిగ్గా పండ పండగ వర్షాలు సరిగ్గా పడకపోవడం అంటే మాకు బోరుంది కాని ఆ బోరులో కూడా నీళ్లు సరిగా లేనందువలన మోటార్ రిపేర్ అవ్వడం వలన నీళ్లు సౌకర్యం లేనందువలన కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి అదే విధంగా ఈ దోమలు పురుగులు క్రిములు వంటివి ఎన్నో రకాలైన సమస్యలు ఏర్పడ్డాయని మీతో చెబుతున్నాను అదే విధంగా ఇక్కడ ఏమిటంటే మాకు ఈ మట్టి సమస్య కూడా ఉందండి ఇక్కడ ఎర్రనేల అంటే రెడ్ సాయిల్ అనేది ఉంటే పంట బాగా పండుతుందని మా యొక్క నమ్మకం ఇది మా పూర్వ పూర్వీకుల నుండి నమ్ముతున్నారు ఇప్పుడేంటంటే మాకు ఇక్కడ మాకున్న పొలంలో ఆ మట్టి లేదు దాని వలన మా పంట కొంచెం సరిగ్గా పండగ పోవడం అనేది కూడా ఒక పెద్ద సమస్యగా పరిగణంలోకి తీసుకోవచ్చు మరీ ఏంటంటే ఈ పురుగులు ఈ పురుగులు ఏంటంటే మేము వేసిన పంటను తినేస్తున్నాయి అంటే ఈ ఆకులని కొరికి వేయడం పువ్వులని కొరికి వేయడం కాయలని కొరికి వేయడం వంటివి జరుగుతూ ఉంటుంది దాని వలన ఏంటంటే మాకు పంట సరిగ్గా పోవడం కూడా మరొక సమస్యగా మీరు పరిగణంలోకి తీసుకోవచ్చు అదేవిధంగా మళ్లీ ఇంకొక సమస్య ఏమిటంటే మాకు మా దగ్గర ఎక్కువ మంది కూలీలు లేని దానివలన మేము ఎక్కువ సమస్య పడుతున్నాము ఎందుకంటే మేము మా కుటుంబంలో ఐదుగురు పని చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఏమిటంటే ఇప్పుడున్న సమాజంలో ఒక కూలికి రోజుకి ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయలవరుకు సమర్పించుకోవలసి పడుతుంది మేము పనిచేసేది ఐదు మంది మా దగ్గర అంత డబ్బు ఉండదు కాబట్టి మేమయిదు మందే సహా కలిసి మెలిసి ఈ పనిని పూర్తి చేసుకుంటూ ఉంటాము మరీ ఈ సమస్య అనేది మాకు ఎప్పటికీ సా పెద్ద సమస్యగా మారుతుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా మరి మేము ఈ తోటను నిర్వహించుకోవడంలో ఎన్నో రకాలైన ఇప్పుడు చెప్పాను కదండీ ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో రకాలైన సమస్యలను మేము ఎదుర్కొంటూ ఉంటాము అంటే ఉదయాన్నే లేయడం పంట తోట దగ్గరికి వెళ్లడం అనేది ఒక సమస్య అదేవిధంగా తెళ్ళవారితో అన్నం లేకుండా మధ్యానం భోజనం లేకుండా రాత్రి అనగా పగలనకా మా తోటను కాపాడుకుంటూ అంటే ఈ యొక్క జంతువుల నుండి ఉదాహరణకు పందులు ఇలాంటి కుక్కలు కోళ్ల నుండి ఎన్నో రకాలైన జంతువుల నుండి కాపాడుకోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది విన్నారు కదండీ ఇన్ని సమస్యలు మేము ఎదుర్కొంటూ మా యొక్క తోటను నిర్వచించుకుంటూ ఉంటాము ధన్యవాదములు